మన లీడర్స్ గురించి కానీ ప్రతి ఒక్కరి గురించి అక్కడ అందులో పెట్టడం వల్ల మన పూర్వ పూర్వంలో తెలియని వాళ్ళు తెలియని వాటి గురించి మన జన ప్రభ ప్రజలు అనేవాళ్ళు తెలుసుకోవడం జరుగుతుంది అలా జరగడం వల్ల ప్రతి ఒక్క వాళ్ళకి వారసత్వాన్ని తెలిసినట్టు కూడా ఉంటుంది వాళ్ళ వారసత్వాన్ని వాళ్ళు తెలుసుకున్నట్టు అలాగే ఏ ఏ కాలం నుంచి ఏ ఏ ఎవరెవరు రాజులు పరిపాలించారు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క మ్యూజియమ్స్లో ఇప్పుడు చాలాచోట మ్యూజియం పెట్టడం జరిగింది అలా మ్యూజియం పెట్టడం వల్ల తెలియనివి కొన్ని తెలుసుకోవా తెలుసుకోవాలని ఉత్సాహం కోసం కొంతమంది వెళ్ళడం అలాగే కొంతమంది కొంతమంది వచ్చేసరికి ఎంటర్టైన్మెంట్ కొంచెం అట్ల తిరగాలని వెళ్ళడం ఎలా వెళ్ళినా సరే వాళ్ళకి అలా మ్యూజియమ్స్ అలాంటి వాటిలకి వెళ్ళడం వల్ల వాళ్ళకి కొన్ని తెలియని విషయాలు తెలుస్తున్నాయి